చెప్పండి సెక్రెటరీ గారు

రైతులు రైతులు అందరిని కనుక్కున్నారా మీరు

సరే మీరు మీ రైతులు అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి మామూలుగా ఫైల్స్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా మీకు దొరకనంత వరకు అన్నీ ఇచ్చేసి పెట్టండి సరే